మన నిత్య జీవితంలో కరెంటు ఇప్పుడు ప్రతీదానికి ఉపయోగపడుతుంది కరెంటు కోత అయితే అసలు ఒక గంట రెండు గంటలు కరెంటు తీసేస్తూ ఉంటే ఆ సమయంలో ప్రతీ పని ఆగిపోతుంది ఉదాహారణకి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలన్నా పిల్లలు స్కూల్ టైంకి వెళ్ళాలన్నా అప్పుడు ఏ అవసరంకి గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏది యూజ్ చేయలేము కరెంటు స్టవ్ కూడా ఉంది దాని మీదే వ వంటలు తయారు చేసుకోవడానికి ఇప్పుడు కరెంటు కోతలు గంటలు గంటలు జరుగుతూ ఉంటే ప్రతీ పని మనకి లేట్ అయిపోతూ ఉంటుంది చేయటానికి కరెంటు లేని టైంలో ఇప్పుడు దానికి బదులుగా ఇన్వట్టర్ డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్వట్టర్ వాడుతున్నారు డబ్బులు లేనప్పుడు కరెంటు కోసం ఎదురు చూడటమే ఇంకా మామూలుగా రుబ్బురాయిలో మిక్సీ వేసుకోవడం లేనప్పుడు రుబ్బురాయిలో రుబ్బుకోవడము ఆ టైములో ఎదురు చూడటము వచ్చిన తరువాత బట్టలు ఉతుక్కోవడము వాషింగ్ మిషన్ కోసం కరెంటు కోసం వెయిట్ చేసి అప్పుడే వేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది మామూలుగా కరెంటు సమయానికి కట్ చేయకుండా ఉంటే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది గంటలు గంటలు కట్ చేసేస్తున్నారు మరి ముఖ్యంగా గ్రామాల్లో అయితే అసలు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు అన్నింటి అన్నింటికీ కరెంటు ఉపయోగపడుతుంది కదా ఇంతకు ముందు అయితే కేవలం ఫ్యాన్కి లైట్కి మాత్రమే ఉపయోగపడేది ఇప్పుడు ప్రతీ వస్తువు కరెంటు మీద పనిచేస్తుంది కాబట్టి కరెంటు ఎక్కువ టైం ఇస్తే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా రైతులకు కూడా తొమ్మిది గంటలు కరెంటని చెప్పి కొన్ని గంటలు కట్ అవుతున్నప్పుడు ఎదురుచూడాల్సి వస్తుంది కరెంట్ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అక్కడైతే ప్రత్యామ్నాయం ఏమీ ఉండదు కాబట్టి కరెంటు వచ్చేంత వరకు ఎదురుచూడాల్సి వస్తుంది వచ్చినప్పుడే వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఈ టైంలో ఒకవేళ ఏదైనా పోయినా గాని నష్టమవుతుంది మళ్ళీ కరెంటు ఇన్ని గంటలకు తీసేస్తారు ఆ టైంకి అప్పుడు పంటకి నీళ్ళు అందవు అలా జరుగుతుంది కరెంటు కోతల వలన కరెంటు కరెక్టుగా ఇన్ని గంటలని అన్నప్పుడు అన్ని గంటలు ఉంటే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది ఈ విధంగా కరెంటు కోతలు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది